పశువులను ముఖ్యంగా బయటికి తీసుకెళ్ళేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ముఖ్యంగా ఎండుగడ్డి అంత ఎండిపోయినట్టుగా అంతా సా చాలా బాగుండాలి పశువులు బయటికెళ్ళలేేటప్పుడు అవి పచ్చనైన గడ్డి చెట్లు గాలి వెలుతురు బాగా చుట్టూ పొలాలు అవి ఉంటే చాలా భయం వాటిని కొట్టడం ఇబ్బంది పెట్టడం మనం సరిగ్గా ఉండవు అవి వాటికి కొంచెం ఏమైనా గవర్నమెంటు స్థలాలు ప్రభుత్వ బీడుబడ్డ స్థలాలు ఉంటేనే అవి ఫ్రీగా తిరిగి మంచిగా ఉంటాయి మళ్ళీ పొలాల మధ్యలో ఏమమైనా చేనుల మధ్యలో ఉంటే గొడవల అయితే అవి అటు ఇటు ఉరుకుతూ ఉంటాయి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అవి కూడా చాలా అటు ఎటు మెయ్యాల్లో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయ్యి కడుపు నిండా మెయ్యవు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటాయి ఎప్పుడైనా పశువులను బయటికి తీసుకెళ్ళేటప్పుడు ప్రశాంతమైన వాతావరణం ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు ఉండాలి మళ్ళీ అవి ప్రశాంతంగా ఉంటాయి మళ్ళీ అక్కడ ఎలాంటి ఇదివరకు వేసిన పొలాలు పంటలు ఏముండవు అక్కడ ప్రశాంతమైన కొంచెం ఎండు గడ్డి పచ్చి గడ్డి గాలి వెలుతురు అన్నీ ఉంటాయన్నమాట అక్కడ కాసేపు అవి మేస్తాయి కాసేపు రెస్ట్ తీసుకుంటాయి మనకి కూడా మనం తీసుకెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది మనం కూడా నిమ్మళంగా వాటితో పాటు చూసుకుంటూ ఉండొచ్చు ఇంకా స్థలం సరిగా లేనప్పుడు పొలాల దగ్గర పంట పొలాల దగ్గర పంటల దగ్గర మేపామంటే పంట పొలాల దగ్గర వాళ్ళకు మనకి ఇబ్బందే అవి మేయడానికి కూడా ఊరికే మనము వాటిని కొట్టడం బెదిరించడం అటు ఇటు జరపడం వల్ల కూడా అవి భయపడి కూడా మేత సరిగా తీసుకోవు అందుకనే మనం ఎక్కువ శాతం ప్రభుత్వ స్థలాలు ఖాళీ ప్లేసులు మంచి గడ్డి ఉన్న దగ్గర పచ్చి గడ్డి ఉండి అన్ని రకాల చిన్న చిన్న మొక్కలు చెట్లు అవి ఉండి ఉండడం వల్ల అవి ప్రశాంతంగా మేయగలుగుతాయి